నేను స్కూల్లో పెయింటింగ్ నేర్చుకున్నాను ఆ పెయింటింగ్లో కూడా వినాయకుని బొమ్మ గీయటం చాలా బాగా నేర్చుకున్నాను అది నేర్చుకోవటంలో నాకు ఎంతో ఆసక్తి ఉండేది అలాగే అవి గీస్తూ ఆ పెయింటింగ్ గీస్తున్నప్పుడు అయితే నాకు ఎంతో చక్కటి అనుభవం ఆ పెయింటింగ్ గీయటంలో ఇప్పటికీ కూడా నాకు చక్కటి అనుభవము అయితే ఉంది పెయింటింగ్ అనేది చాలా అద్భుతంగా గీస్తాను అలాగే ఆ వినాయకుని విగ్రహాలు అనేవి వివిధ రకాలైన మోడల్స్లో అయితే ఉంటాయి అలా అని నాకు అన్ని మోడల్స్ రావు కొన్ని మోడల్స్లో అయితే నేను చాలా చక్కగా గీయగలుగుతాను అలాగే పక్షుల బొమ్మలు ఇలా ఎన్నో అంటే నేను కొన్నిసార్లు అయితే అంటే ఒక మనిషి బొమ్మను కూడా గీయటానికి ట్రై చేసేవాడిని అంత కరెక్ట్గా వచ్చేది కాదు కానీ కాదు కానీ గీసిన ప్రతిసారి కొంత ఇంప్రూమెంట్ అంటే నా డ్రాయింగ్ అనేది ఆ మనిషి బొమ్మ గీయటంలో నేను ఎంతో కొంత అయితే మెరుగుపరుచుకున్నాను అది అలాగే ఇలాంటి అనుభవాలు అయితే నాకు చాలా చక్కగా అనిపించేవి ఇప్పటికీ కూడా అవి నాకు జ్ఞాపకాలగానో చాలా చక్కగా ఉంటాయి